నేను స్కూలులో ఉన్నప్పుడు మా స్కూలు వన మహోత్సవం రోజున ఒక నృత్య ప్రదర్శన చేశాను అది నా జీవితంలో ఎప్పటికీ మరువలేనిది ఆ రోజు నేను ఎంతో చక్కగా నృత్యం చేశాను అని నా తల్లిదండ్రులు మా మిత్రులు ఎంతో అభినందించారు ఆ రోజు చాలా నేను చాలా ఆనందంగా భావించాను దానికి కారణం అయిన వాళ్ళు మా గురువులు మా ఉపాధ్యాయులు వారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను నేను అలా నృత్యం చేయడం మొదటి సారి నేను ఎప్పుడూ అనుకోలేదు నేను అలా చేస్తాను అని అలా చేయడం వల్ల నాలోని కళను నా తోటి వారు గుర్తించగలిగారు దానితో నేను నృత్యం పై ఇంకా నాకు నృత్యంపై ఆశ పెరిగి ఇంకా శ్రద్ద పెరిగి నృత్యం నేర్చుకోవాలని కోరిక కలిగింది దానితో నేను ఎప్పటికైనా మంచి నృత్యకారుడు కావాలని అనుకుంటున్నాను నా జీవితాన్ని మార్చిన ఆ మరపురాని క్షణాన్ని నా జీవితంలో నేను ఎప్పుడూ మరువలేను కావున నేను ఎప్పుడూ నృత్య ఎప్పుడూ నృత్యం నేర్చుకుంటూనే ఉంటాను దానివల్ల ఇతరులకు ఆనందం కలుగుతుంది నాకు ఆనందం కలుగుతుందని అనుకుంటున్నాను